ప్రధానమంత్రి బీమా కవరేజ్ స్కీమ్తో ఎంతోమంది ప్రజలు సంతృప్తి చెందుతున్నారు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో మరణించినప్పుడు సంవత్సరంలోపు వారికి భీమాను అందిస్తున్నారు ఈ ప్రధానమంత్రి బీమా కవరేజీను బ్యాంకుల ద్వారా లేదా పోస్ట్ ఆఫీస్ల ద్వారా ధనాన్ని పొందుకుంటున్నారు బీమా ప్రాసెసింగ్ హాస్ హాస్పిటల్స్లో కూడా చేయగలుగుతున్నారు బీమా అమౌంటు ప్రభుత్వం నుంచి ప్రమాదవశాత్తో మరణించిన వారి బ్యాంక్ ఖాతాకు నేరుగా డబ్బు జమా చేయబడుతుంది ఈ బీమా కవరేజ్ ఎంతో సంతృప్తిని ప్రజలకు అందిస్తుందని అదే రీతిగా రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన స్కీమ్ కూడా రాష్ట్ర ప్రజలకు ఎంతో సంతృప్తిని వారికి ఎంతగానో సదుపాయాన్ని కలిగిస్తూ ప్రమాదవశాత్తు మరణించిన వారికి వారికి ఎంతగానో ధన సహాయాన్ని చేస్తూ వారిని ఈ భీమా ద్వారా సంతృప్తి చెంద చెందించగలుగుతుంది